ఆంధ్రప్రదేశ్లో సాంప్రదాయ గృహ శైలిలు శిల్పకళా విధానాలు ఇక్కడ సాంప్రదాయ గృహ శైలిలు అంటే ఇల్లు మరియు శిల్పకళా విధానాలు ఇక్కడ ఈ శిల్పకళా విధానాలు ఇక్కడ భరతనాట్యం ఇట్లాంటివి చాలా ఎంతో అద్భుతంగా అనేది ఇక్కడ జరుగుతూ ఉంటాయి అయితే ఇక్కడ ప్రాంతాల్లో సమూహాల్లో ఇల్లు గుళ్ళు రాజభవనాలు వంటివి గగన్ మహల్ ప్యాలెస్ శ్రీకాళహస్తి దేవాలయం అహోబిలం దేవాలయం అనేటటువంటిది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో సాంప్రదాయ గృహ శైలిలు శిల్పకళ విధానాలుగా మేము చెప్పుకుంటూ ఉంటాము